నేను స్టూడెంట్ని నాకు కాలేజీలో వాచ్చి అత్యవసర పరిస్థితుల్లో కావలసిన వల్ల నేను రెండు నెలల క్రితం స్మార్ట్ వాచ్చి ఆర్డర్ పెట్టాను దాన్ని కాస్ట్ వచ్చేసి రెండు వేలు అది ఫస్ట్ చాలా బాగా పనిచేస్తుంది టచ్ గానీ ఫోన్ కాల్స్ గానీ చాలా బాగుంది కానీ ఇప్పుడు సరిగ్గా వర్క్ అవట్లేదు టచ్ అవ్వట్లేదు ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నా అవ్వట్లేదు కస్టమేర్ దగ్గ కస్టమర్ కేర్ దగ్గరకి వెళ్లినా వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు డబ్బులు చాలా వేస్ట్ అయిందని చాలా బాధాకరంగా ఉంది